తెలుగు వాళ్ళకు తెలుగు ఈజీగానే ఉంటుంది తెలుగు అంటే ఇప్పటి పిల్లలకు ఇంగ్లీష్ నేర్పడం వల్ల వాళ్ళకు తెలుగు ఇబ్బంది అనిపిస్తుంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారు బీహార్ వాళ్ళు వచ్చారు వాళ్ళకు తెలుగు చాలా ఇబ్బందిగా ఉంది తెలుగు నేర్చుకోలేకపోతారు వాళ్ళు అసలు